హా కిరణ్ హలో సార్ పండుగ సరుకులు కావాలి సార్ బెల్లం

అలాగే మేము ఎస్టేట్ దగ్గర నుండి మాట్లాడుతున్నాం చిత్తూరే అలాగే

మీకు ఇక్కడ బ్రాంచ్ ఏమైనా ఉందా సార్ ఎస్టేట్లో అలాగే ఓహ్ అలాగా అలాగే సార్ నొమైన్ విన్నాము బట్ మీ బ్రాంచ్స్ ఉందంటే ఇక్కడ కూడా ఏదైనా ఉందేమో అనీ డెలివరీ యాప్ ఏమైనా ఉందా సూపర్ మార్కెట్ డెలివరీ హా

ఓకే

అలాగే సార్

పండుగ సామాన్లు కావాలి అంటే బెల్లము బెల్లం మైదా పిండి బెల్లం రెండు కేజీలు మైదా పిండి మూడు కేజీలు చక్కెర రెండు కేజీలు తర్వాత నోముల దారాలు నోముల దారాలు ఎంత పడుతుంది ఒక్కోటి కాస్ట్ నాకు చెప్తారా హా డిస్కౌంట్ ఎంత ఇస్తారు ఓకే అలాగ అలాగే సార్ కొంగారెడ్డి పల్లి దగ్గరే వస్తాము వచ్చి తీసుకుంటాము ఓకే ఓకే సార్ చెప్తాను సార్ ఎస్టేట్ పోలీస్ కాలనీ మిను అపార్ట్మెంట్స్ సెకండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ త్రీ నాట్ టూ అలాగే అలాగే సార్ ఓకే

అలాగే సార్ అలాగే సరే సార్